గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మ్యామ్ నేను బుక్ సబ్మిట్ చేయడానికి వచ్చాను మ్యామ్ ఆ ఒకటి ఈడిసీను సింగల్ సౌండ్ సిస్టమ్ సార్ ఈడిసీ ఏమో ఒకటి నాలుగు ఐదు ఒకటి సింగల్ సౌండ్ సిస్టమ్స్ ఏమో టూ రెండు నాలుగు రెండు రెండు బుక్స్ ఏం లేదు మ్యామ్ రిటర్నింగ్ చేయడమే ఆ అవును మ్యామ్ అవును మ్యామ్ కానీ నేను ఇంటికెళ్ళాను మ్యామ్ ఇంటికాడ అక్కడే ఉండాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది ఎప్పటిలాగే ఈ రోజు ఇది ఒక్కసారి ఇలా అయింది మ్యామ్ ఇలా ఎప్పుడు కాలేదు కదా ఇంకోసారి అయితే తీసుకోండి కానీ అనుకోకుండా ఉండాల్సి వచ్చింది మ్యామ్ ఇంటి దగ్గర ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి మ్యామ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటాను ఒకవేళ అయినా కూడా మనీ కడతాను మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఈ ఒక్కసారి క్షమించండి ఓకే మ్యామ్ థాంక్యూ